నేను స్కూల్ లో డ్రాయింగ్ నేర్చుకున్నాను నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం నేను ప్రకృతి అందాలను చేసి ఆ ప్రకృతి అందాలను గోడలపైన అతికించితే వేరే వాళ్ళు చెట్టు నరికేసే వాళ్ళు ఇట్లా చూసి చెట్టు నరికి వేయకుండా చెట్లు పెంచాలి అని చెప్తాను డ్రాయింగ్ అట్లా వేసి పెడతాను ఆడ వాళ్లు చెట్లు నరికేయద్దు పెంచాలి అని వాళ్ళు అనుకుంటారు నీరు కలుషితం చేయరు నీళ్లు వృధా చేయరు ఇంకా మనకు వాటి వల్ల చాలా ఉపయోగ పాలు ఉంటాయి ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది వాటి వలన ఇంక నేను ఆ కాలేజీలలో కళాకారులకు ఎట్లా ఉండాలంటే మనం కాలేజీలలో కోర్సులు వాళ్లకెట్లా ఉంటాయంటే ఓటింగ్ ఏ ఓటింగ్ అప్పుడు డ్రాయింగ్ వేసి పెడితే వాళ్లకు కళాకారులకు ఉపయోగపడుతుంది నాకు లక్ష్యాలు లేదా ఆశయాలు ఉన్న చాలా ఉన్నాయి వాటిని సాధించడానికి నేను చాలా ప్లాన్ చేసుకున్నాను లక్ష్యాలు అంటే నేను నా లక్ష్యాలు చాలా నా డ్రాయింగ్ ని మ్యాగ్జిన్ లో పెట్టి ఇట్లా మన ప్రదర్శనచే ప్రదర్శిస్తే వాళ్ళు మనకు పే నాకు బహుమతులు ఇస్తారు మెడల్స్ ఇస్తారు ట్రాఫిక్ ట్రాఫీలు ఇస్టారు అన్ని ఇస్తారు అప్పుడు మనకు పేరు ప్రతిష్ట వస్తుంది డబ్బులు కూడా వస్తాయి నాకు అలా రాకపోయినా పర్వాలేదు కాకపోతే మన ప్రపంచం బాగుపడాలి అన్నది నా ఆశ మన చెట్లు ప్రకృతిని చాలా ఉంచి మన పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను మన ప్రతి సంభందించి ప్రకృతికి సంబంధించిన డ్రాయింగ్స్ నేను వేస్తాను నాకు అట్లానే డ్రాయింగ్స్ అన్నా చాలా ఇష్టం అట్లాంటి ఎక్కడ చూసినా వాళ్ళు ఫ్రీగా వెయ్యమన్న వేస్తాను ప్రకృతిని కాపాడాలి అన్నది నా లక్ష్యం అదే నా ఆశయం అని నేను కోరుకో అని నేను అనుకుంటున్నాను